జంతువుల నుండి మా పంటలను ఎలా కాపాడుకుంటాము అంటే పంట చుట్టూ ఫెన్సింగ్ లాంటివి అరెంజ్ చేసుకుంటాము దానివల్ల అవి లోపటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి మరియు సౌండ్స్ లాంటివి క్రియేట్ చేయడం మన పొలం ప్రాంతంలో సౌండ్స్ లాంటివి క్రియేట్ చేయడం వల్ల అవి ఆ శబ్దానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ ఏమైనా ఎలుకలకి సంబంధించి నాశనం మన పంటను నాశనం చేసే సంబంధించిన జంతువుల గురించి మనం ఏమైనా విషం లాంటిది పెడితే అది తిని చనిపోతూ ఉంటాయి సో అలా కూడా మనం ఎలుకల నుండి మన భూ పంటని కాపాడుకోవచ్చు చుట్టు ప్రక్కల మొత్తం వైర్ ఫెన్సింగ్తోని పాటు వాటి ఎలక్ట్రిక్ షాకులు ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల అవి దానికి తాకిన వెంటనే అవి గాయానికి గురి అవుతాయి సో దానివల్ల అవి లోపటికి ఎంటర్ కాలేవు మన ఇలాంటివి ఇలా ఇలా ఏ రకమైన జంతువులు దాడి చేస్తాయి అని అంటే ఎద్దులు బర్రెలు పులులు అడవి ప్రాంతంలో ఉండే పులులు ఇలాంటివి దాడి చేస్తూ ఉంటాయి అవి దాడి చేసినప్పుడు చాలా పంట నష్టం జరుగుతుంది పంట ఆ ఫుడ్ అనేది అక్కడనే వేస్ట్ అయిపోతుంది మనం పండించింది ఏదో దానివల్ల వేస్ట్ అయిపోతూ ఉంటుంది